ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులు కొనుగోలు చేయగల కొన్ని ప్రసిద్ధి హస్తకళ జ్ఞాపికలు నేను చెబుతున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి శారీ కానీ వెంకటగిరి శారీలు చాలా బాగుంటాయి ధర్మవరం శారీస్లు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అన్నీ రకాల చే వస్త్రములు దొరుకు దొరుకును నగలు కూడా దొరుకును మట్టి పాత్రలు కూడా దొరుకుతాయి మట్టి పాత్రలు ఇక్కడ చాలా ప్రసిద్ధమైనవి నగలు కూడా చాలా నాణ్యమైనవి ప్రసిద్ధమైనవి కని వెంకటగిరి వెంకటగిరిలోనూ ఇంకా ధర్మవరంలోనూ చాలా వస్త్రాలు నగలు మట్టి పాత్రలు ఉంటాయి నగలు ఎక్కువ ఉంటాయి వస్త్రములు చాలా రకాలుగా కు కుడుతుంటారు ఉప్పాడ పట్టు అనేది చాలా ప్రసిద్ధమైనది ఇక్కడ ఆంధ్రప్రదేశులో ఉప్పాడ పట్టు చాలా ప్రసిద్ధమైనది